హాయ్ అండి నా పేరు దినేష్ రెడ్డి నేను ఇటీవలే మీ రెస్టారెంట్లో ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేసాననమాట యాప్ ద్వారా ఆర్డరు పేరొచ్చేసి గోబీ మంజూరియన్ అండ్ ఇంకొకటి గోబీ మష్రూమ్ ఫ్రై ఆర్డర్ నంబరు వన్ టు త్రి ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మీరు నాకు పంపించిన ఆర్డరు అసలు ప్యాకింగ్ సరిగా లేదు అండ్ మీది క్వాలిటీ కూడా సరిగా లేదది ఆయిలీ ఆయిలీగా ఉంది సో దీనిని మీకు రిటర్న్ చేయాలనుకుంటున్నాను మీరు దానికి తగిన మాకు ఎలా చేయాలి ఏమని స్టెప్స్ మాకు చెప్పారంటే దాని బట్టి ఫాలో అయ్యి మీకు రిటర్న్ చేస్తాము ఈ ఆర్డరైతే మాకు తృప్తిగా అనిపించడం లేదు ఈ ఆర్డరు చాలా ఆయిలీ ఆయిలీగా ప్యాకేజ్ అంతా లీక్ అయి చాలా వరస్ట్గా ఉంది సో మాకీ ఆర్డరు వద్దనుకుంటున్నాము